నేను చాలా వరకు వంటకాలని అదే పద్ధతిలో చేస్తాను కానీ ఎవ ఎవరైనా కానీ చుట్టాలు వచ్చినా కానీ లేకుంటే ఒక్కోసారి మా అన్నయ్య వాళ్ళు తిడుతూ ఉంటారు ఎప్పుడూ అలానే చేస్తావు చేసిన వంటకాలని అలానే చేస్తే కొంచెం చప్పగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వేరే విధంగా ట్రై చేస్తే కూడా మంచిగా ఉంటుంది అనేసి చెప్తూ ఉంటారన్నమాట అందుకని నేను కూడా ఇంకా ఎప్పుడు ఇలానే చేయాలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ తింటే వాళ్ళకు కూడా ఎప్పుడూ బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట అదే పద్ధతిలో చేస్తే చేయకుండా వేరే వేరే పద్ధతిలో చేస్తే బోర్ కొట్టకుండా ఉంటుంది వాళ్ళకి అందుకని ఇంకా అప్పటి నుంచి మా అన్నయ్య తిట్టడం వల్ల నేను ఏం చేసానంటే సరేలే వీళ్ళు అంతగా అడుగుతున్నారు కదా చేద్దాంలే వేరే పద్ధతిలో చేస్తే ఏమవుతుంది మనకు కూడా ఒక్కొక్క వెరైటీ అవే నేర్చుకున్నట్టు అవుతుంది తర్వాత వాళ్ళకు నచ్చే పద్ధతిలో ఒకవేళ అన్నయ్యకి ఎలా నచ్చుతుందో అన్నయ్య ఉన్నప్పుడు అలా వండి అమ్మకి ఎలా నచ్చుతుందో అమ్మ ఉన్నప్పుడు అలా వండితే వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సరే మంచిగానే చేసింది ఇంత బాగా చేసింది అనేసి అందుకని నేను అనుకున్నాను కదా ఇంకా అప్పటినుంచి అన్నయ్య తిట్టడం వల్ల అప్పటి నుంచి స్టార్ట్ చేసాను అన్నమాట ఇంకా వేరే పద్ధతిలో చేద్దాంలే అన్నట్టు ఇంకా అప్పటి నుంచి ఏం చేసానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ అనుకో ఇంకా చికెన్ అంటే నాకు చాలా ఇష్టమన్నమాట చికెన్ నాకు ఇష్టం కాబట్టి నేను ఏమి చేసానంటే చాలా వరకు నేను గ్రేవీ కాకుండా ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం కానీ మా అన్నయ్యకి ఫ్రై అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఆయనకి కొంచెం నీళ్ళు నీళ్ళు అంటే మరీ నీళ్ళు కాదు మరీ ఫ్రై కాదు కొంచెం మామూలుగా గ్రేవీగా ఉండాలి అలా అయితే ఇష్టం మా అన్నయ్యకి ఇంకా అప్పుడు ఏం చేసేదాన్నంటే మా అన్నయ్య కోసం చికెన్ కర్రీ ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసు కాబట్టి ఇక దాంట్లో ఏం చేసానంటే మసాలా దినుసులు కొంచెం ఎక్కువ కలిపి మనకి ఏంటంటే కొంచెం చిక్కగా గుజ్జు గుజ్జుగా రావాలంటే కూర మనం చివరిలో మసాలా తరువాత కొంచెం అల్లము మొదట్లో కూడా చె అల్లము అంటే ఒకసారి మీకు చెప్తాను ఇప్పుడైనా మీరు కూడా చేసుకోండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని తరువాత ఏమో ఉల్లిపాయలు తరువాత టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కోసుకొని కొత్తిమీర ఇవన్నీ కోసుకొని మనం నూనె వేడి అయ్యాక ఫస్ట్ ఉల్లిపాయలు తర్వాత అల్లము తరువాత ఏమో పచ్చిమిర్చి వేసి బాగా రోస్ట్ చేసుకొని తరువాత మనకు చిక్కగా రావాలంటే ఫస్ట్ లోనే మీరు టమాటాలు వేయండి టమాటాలు వేసి బాగా ఉడికాక కొంచెం సేపు ఉడికాక ఒక టెన్ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ మినిట్స్ వరకు ఉడికాక చికెన్ గ్రే పెట్టుకోవాలన్నమాట చికెన్ వేసుకోవాలి కడిగిన చికెన్ చికెను వేసుకున్న తరువాత అది బాగా కొంచెం మంచిగా అవుతుందన్నమాట మనకి గ్రేవీ బాగా కావాలి కొంచెం గుజ్జు గుజ్జుగా అంటే రెండు టమాటాలు వేసుకుంటే బెటర్ అయితే మంచిగా గుజ్జు గుజ్జుగా వస్తుందన్నమాట దాని తరువాత ఏం చేయాలంటే కొంచెం పసుపు పోసుకొని ఉప్పు తరువాత కారం మంచిగా అయిన తరువాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి కారం కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉడికించి కొంచెం నీళ్ళు పోసుకొని తర్వాత ఏం చేయాలంటే ఇంకా ఆ టైంలో మనకు కొంచెం ఉడికిన తరువాత ఆ టైంలో మనం అల్లం కూడా వేయాలి అలా అయితే కొంచెం గుజ్జు గుజ్జు గ్రేవీ గ్రేవీగా మంచిగా వస్తుందన్నమాట అలా ఉంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం ఇంకా అలాగే ఏం చేసేదాన్నంటే ఇంకా ఆ టైంలో మనం ఏం చేసుకోవడం కొంచెం అల్లము తరువాత మసాలా మసాలా అంటే బయట నుంచి తెచ్చుకున్న మసాలా చికెన్ మసాలా తరువాత మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా రెండు వేసేసి తర్వాత ఇంకా దింపే టైంలో కొత్తిమీర వేసేసి తీసేస్తానన్నమాట ఇంకా అలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా అలా అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం ఇంకా మా అమ్మకి ఎలా చేసినా తినేస్తుంది ఎందుకంటే ఇంకా ఆమెకి అంటూ పెద్ద కోరికలు ఉండవు పిల్లలు తింటే చాలు అనుకుంటుంది ఆమె ఇంకా మేము కూడా ఆమె ఆమె కూడా మరి ఎక్కువ కాకుండా మంచిగానే వండుతాము అన్నమాట ఒకవేళ పక్కు మా ఇంట్లో వరకైతే ఇంకా అడ్జస్ట్ అవుతాము మా అన్నయ్య తప్ప ఒకవేళ మా అమ్మ తరపున చుట్టాలు కానీ మా నాన్న తరపున చుట్టాలు కానీ వచ్చారనుకో కొంచెం మంచిగా వండాలనేసి ట్రై చేస్తూ ఉంటాను యూట్యూబ్లలో వాటిల్లో మటన్ అనుకోండి మటన్ ఎలా అంటే మంచిగా కుక్ అవ్వాలి కుక్ అవడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని మటన్కి ఆయిల్ చాలా పడుతుంది అండి ఎందుకంటే అది చాలా సేపు ఉడకాలి లేకుంటే మంచిగా ఉండదన్నమాట మెత్తగా అవదు అది మటన్ ఆల్రెడీ మనకు గట్టిగా ఉంటుంది ఇంకా బాగా ఉడికితేనే మనకి తినడానికి వస్తుంది ఎక్కువ ఉడకకుంటే మనకు తినడానికి రాదన్నమాట అప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ ఆయిల్ మనం చికెన్లో నార్మల్ కూరగాయలలో వేసుకునే దానికంటే దీంట్లో కొంచెం ఎక్కువే వేసుకోవాలి వేసుకొని నేనయితే ఇలా చేసాను ఇక బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు అన్ని వేసుకొని జాజికాయ జా బిర్యానీ అన్ని వేసుకున్న తరువాత అది బాగా రోస్ట్ అయ్యాక కొంచెం అల్లం అల్లం అల్లం తరువాత ఏమో మటన్ కాదండి అల్లం తరువాత ఏమో ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవద్దు మటన్లో ఎందుకంటే మంచిగా ఉండదు ఒక్క ఒక్క ఉల్లిపాయ చాలు దాని తరువాత పచ్చిమిర్చి వేసాక ఇంకా మటన్ బాగా ఉడికించి కొంచెం పసుపు తరువాత టమాటాలు ఎక్కువ వేయండి మూడు నాలుగు టమాటాలు వేస్తే మంచిగా ఉంటుందన్నమాట మటన్కి గ్రేవీ బాగా వస్తుంది అలా టమాటాలు వేసిన తరువాత మంచిగా చేసి ఉడికించాలి ఉడికించిన తరువాత ఏమో ఇంకా అలా చేసిన తరువాత ఏమో ఇంకా ఉప్పు కారం అన్ని వేసేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసేసి ఉడికించి దింపేయాలి అంతే దాని తరువాత ఇంకా అలా కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ఉంటానన్నమాట అలా చేసిన తరువాత ఇంకా అవే కాదు వెజిటేరియన్స్లల్లో అయితే ఆలూ ఫ్రై అది నాకు చాలా ఇష్టం ఆలూ కూర అంటే నాకు చాలా ఇష్టం ఆలూ కూరని ఎలా ప్రిపేర్ చేయాలంటే

కొంచెం నూనె వేసి తరువాత ఏమో నూనె వేసిన తర్వాత ఏమో ఆలూ ఫ్రై చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఉప్పు వేసి తరువాత ఏమో ఉప్పు వేసుకొని ఉడక కట్ చేసుకోవాలన్నమాట అలా అయితే మనకు ఫ్రై మంచిగా అవుతుంది ఇంకా కట్ కట్ చేయడానికి మనము ఏం చేయాలంటే కట్ చేసుకున్న తరువాత ఉడకబెట్టుకోవాలి కొంచెం ఉడకబెట్టుకుంటే ఏంటంటే ఫ్రైకి మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట ఇంకా అలా ఉడకబెట్టుకున్న తరువాత దింపుకొని ఒక ఫైవ్ టూ టెన్ మినిట్స్ ఉడకబెట్టుకున్న తరువాత దాన్ని దింపుకున్న తరువాత పోపు దినుసులు అన్నీ వేసి ఆలు వేసి మంచిగా ఆనియన్స్ వేసి అది ఫ్రై అయ్యాక టమాటా తరువాత పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక ఆలుగడ్డ వేసి కారం వేయలన్నమాట ఇంకా అప్పుడు మంచిగా కూర లాగా మరి ఇటు ఏమో ఫ్రై లాగా అవుతుంది ఇలా మనం నేను ప్రిపేర్ చేస్తానన్నమాట అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా మార్పులు చేర్పులు చేస్తే నోటికి ఎంత రుచికరంగానో ఇలా అవుతుంది మంచిగా అవుతుందన్నమాట ఇంకా నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను ఇంకా అప్పుడప్పుడు కొంచెం కొంచెం మార్పులు ఉప్పు వేసే టైంలో కారము కారం వేసే టైంలో ఉప్పు ఉల్లిగడ్డలు వేసే టైంలో ఏమో స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా బాగా చూస్తానండి అలా అప్పుడప్పుడు చేస్తేనే మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా తినే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఇం ఇంకా మీ ఇంట్లో ఎలా చేస్తారో ఇంకా మీరు కూడా పంచుకోండి ఎప్పుడైనా నాకు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేనే ఇలా పంచుకుంటున్నాను నేనైతే ఇలా చేశానండి మా ఇంట్లో చాయ్ కూడా ఒక్కొక్కసారి నార్మల్ చాయ్ లేకుంటే అల్లంతో చాయ్స్ శొంఠి చాయ్ అనేసి తలకాయ నొప్పి నొప్పి లేచింది అనుకోండి శొంఠి చాయ్ చేసుకుంటాను అది ఇంకా లేదు అంటే నార్మల్ టైంలో అంటే నార్మల్ గానే ప్రిపేర్ చేసుకుంటాను శొంఠి చాయ్ అంటే శొంఠి అంటే ఏంటంటే శొంఠి అంటే ఏం లేదండి మన అల్లం ఉంటుంది కదా అది ఎండిపోయాక దానినే శొంఠి అంటారు అది వెళ్ళిపోయిన ఎండిపోయిన అల్లము అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిగా మేలు చేస్తుంది ఎండిపోయినదైనా పచ్చిదైనా మంచిదే కానీ ఇంకా ఎండిపోయినదైతే ఇంకా రుచికరంగా ఉంటుందన్నమాట చాయ్ అందుకే ఇంకా అంతే అండి ఈరోజు వరకు